ఈ కాలంలో పశుపెంపకాలు తగ్గిపోయినాయి ఈ పశుపెంపకాల కోసం చాలా వరకు చాలా బాగా మనకి చాలా వరకు సర్కారు మనకి చాలా రకాలుగా మనకి పథకాలు ఇస్తుంది ఈ పథకాల వల్ల మనకి చాలా వరకు ఏంటంటే నార్మల్ గానే ఈ పథకాలు మనకి ఈ సబ్సిడీ కానీ మనం ఏదైన పశువులు వల్ల పశుపెంపకాల్లో ఆ యాభై పర్సెంట్ వరకు మనకి సబ్సిడీ ఇస్తున్నది

సో చిన్న స్థాయి రైతులు కూడా చాలా వరకి ఎదుగు ఎదుగుతారు అన్నమాట ఎదుగుతూ ప్రభత్వం కోసం అదీ కాకుండా మనకి కావాల్సిన చాలా పూర్వీకులు మనుషులకు చాలా వరకు తినడానికి పనికి వస్తుంది